ఇరవైదావా తారీకు ఒకటో నెల రెండు వేల ఇరవై ఎనిమిదవ తారీకు మూడో నెల రెండు వేల ఇరవై ఒకటి మూడవ తారీకు ఇదో నెల రెండు వేల ఇరవై రెండు తొమ్మిదవ తారీకు ఏడవ నెల రెండు వేల ఇరవై మూడు పదకొండవ తారీకు పదకొండవ నెల రెండు వేల ఇరవై నాలుగు